నమస్కారం డాక్టర్ గారు నా పేరు సారిక అండి డాక్టర్ గారు నాకు కొన్ని రోజులుగా ఒంట్లో బాగాలేదండి బాగా నీరసంగా ఉంది తలనొప్ప కూడా వస్తుంది నాకు తెలియదు అండి కానీ ఒళ్ళు మాత్రం వేడిగా ఉంది తిన్నాను డాక్టర్ గారు కానీ ఏమి తినాలి అనిపించడం లేదు అయ్యో డాక్టర్ గారు అవునా సరే డాక్టర్ గారు మీరు మందులు రాసి ఇవ్వండి సరే డాక్టర్ గారు ధన్యవాదాలు ధన్యవాదాలు డాక్టర్ గారు సరే అండి